నాకు మర్చిపోని ఈ యొక్క నృత్య ప్రదర్శన ఏమిటంటే నా యొక్క చిన్నతనంలో నేనొక ఈ యొక్క స్టేజిలో మీద వేసే ఈ యొక్క నృత్యాలను చూసేవాడిని అలాగే మా ఇంటి దగ్గరలో ఒక రికార్డు డ్యాన్స్ అనేది పెట్టారు ఆ రికార్డు డాన్సుల్లో ఈ యొక్క సినిమా యొక్క హీరోలు చేసేటువంటి నృత్యాలను కొంతమంది జనాలు వారిలాగా వేషాలు వేసుకొని ఆ యొక్క నృత్యాలు వారికల చేసేవారు అటువంటి నృత్యాలు ప్రస్తుత రోజుల్లో చాలా తక్కువ అప్పట్లో వారు చేసిన నృత్యాన్ని నేను మర్చిపోలేనటువంటి సంఘటన ఎందుకంటే అది చాలా అద్భుతంగా ఉండేది చూడగలిగి ఆనందింపచేయగలిగే విధంగా ఉంటుంది కాబట్టి అప్పటి ఆ యొక్క ఈ యొక్క స్టేజి మీద వేసే ఈ యొక్క నృత్యాలు ఇప్పటికి నేను మర్చిపోలేను